పల్లెటూర్లో ఎక్కువగా మలవిసర్జన అనేది బహిరీతంగా జరుగుతుంది ఒకప్పుడు పాతకాలంలో వీటికి ప్రజలకు అవగాహన లేక ఆర్థికంగా కూడా ఎంతో అనుకూలంగా కూడా లేకపోవడం వలన బహిరంగంగా జరిగేది అయితే ఇప్పుడు ప్రభుత్వాలు వీటికి ముఖ్యంగా బాత్రూం కట్టిచ్చేందుకు సగటు ఒక కుటుంబానికి ముప్పై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది దీని వల్లనే ఇప్పుడు ప్రతి పేదవారు కూడా ఇల్లల్ ఇల్లులు లేకపోయినా బాత్రూములు కట్టుకుంటున్నారు మరో విసర్జన బహిరంగంగా జరగడం వలన అనేకమైన రోగాలు వస్తున్నాయి అప్పట్లో ఎక్కువగా ప్రచారం జరిగేది అయితే ప్రభుత్వం ఇలా సహాయం చేయడం వలన గిరిజన ప్రాంతాల్లో కూడా అందరికీ బాత్రూంలనేవి కట్టడం జరుగుతుంది దీని వలన మరొకరు విసర్జన అనేది బహిరంగంగా జరగడం తగ్గి అందరూ బాత్రూంలో వాడడం మొదలుపెట్టారు దీనివల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి